మీకు కాకుండా తోట పని మీ ఇంట్లో ఇంకా ఎవరికి ఇష్టం ఎవరికంటే మా అత్తయ్యకు తోట పని చేయడం అంటే చాలా ఇష్టం దాదాపుగా మా ఇంట్లో వంకాయ క్యాలీఫ్లవర్ కీరా మరియు టమాటో ఆనియన్ ఆనియన్ బీన్స్ వంటి చిన్న చిన్న మొక్కల్ని మేము పెంచడం జరుగుతుంది అదేవిధంగా మాకు ఇప్పటివరకి టమాటాలు మరియు బీన్స్ అనేవి మాకు చేతికందాయి వీటికి రోజూ మేము వాటర్ పోయడం కానీ వాటికి ఎరువుగా మా ఇంట్లో ఉపయోగించిన కూరగాయల నుంచి వచ్చిన వ్యర్ధాలను మేము ఈ చెట్లకనీ చెట్లకి ఎరువుగా వేస్తూ ఉంటాము అదేవిధంగా మార్నింగ్ ఈవినింగ్ వీటికి చెట్లకి వాటర్ పట్టడం స్పెషల్గా వాటికి ఇతర కాంపోస్ట్ ఎరువులను వేయడం జరుగుతుంది మేము ఏ ఇతర కెమికల్స్ ఎరువులనిగాని కెమికల్స్ ఫెస్టిసైడ్స్ని గానీ వాడలేదు మా అత్త మా అత్తమ్మకి కూడా ఈ మొక్కలు పెంచడం అనేది తోట పనులు చేయడం అనేది చాలా ఇష్టం తను చెట్లలో ఉన్న గడ్డిని వేరు చేయడం వాటికి మంచి కాంపోస్ట్ ఎరువులని పోయడం లాంటివి చేస్తూ ఉంటారు అదేవిధంగా చెట్లకి నీళ్లు పట్టడం కూడా చేస్తూ ఉంటారు